నమస్కారమండి ఎవరు కావాలండి సరేండి లోపలకి రండి వచ్చి కుర్చోండి నేను కూడా చాలా రోజుల నుంచి ఒక ఇన్సూరెన్స్ పాలసీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను వాటి గురించి నాకు కొంచెం వివరించండి

అవునండి మేము అయితే నలుగురము ఉంటామండీ నేను మా వారు పిల్లలిద్దరు ఉంటారు

అలాగేనండి అంటే ఇప్పుడు పాలసీని ఎన్ని సంవత్సరాలు కట్టుకోవచ్చు ఆహా అది పూర్తిగా చూస్తే ఇరవై సంవత్సరాలు డబ్బు కట్టుకోవాలి

పూర్తిగా అయిన తర్వాత పాలసీ వెంటనే డబ్బులు ఇచ్చేస్తారా అండి

ఆహా వడ్డీ ఉంటుందా అండి వడ్డీ పడుతుందా దానికి కూడా

సరేనండి అయితే నేను మా వారిని అడిగి చెప్తాను నాకు మీ నెంబర్ ఇస్తారా అండి కనుక్కుంటానండి

సరేనండి అలాగేనండి అడిగి చేస్తానండి అలాగేనండి

సరేనండి ఉంటానండి